తెలుగు భాషపై సంస్కృతం ఎలా అంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పిల్లలందరిలో ఇంగ్లీష్ పదాలు అనేది ఎక్కువ ఉపయోగిస్తున్నారు మన సంస్కృతం మన తెలుగు పదాలనేవి మర్చిపోతున్నారు ఇది ఏంటంటే మన వరకు పర్లేదు కానీ మన చిన్న పిల్లలు మన నెక్స్ట్ జనరేషన్ మన నెక్స్ట్ తరం వాళ్లకి ఈ సంస్కృతం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ఎందుకంటే చాలామంది స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు అవ్వనివ్వండి తెలుగు చదవడం కూడా చదవలేక పోతున్నారు అలాంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు పిల్లలు అందరు ఇప్పుడు సంస్కృతం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ అనేది ఎంత ఇంపార్టెంటో సంస్కృతానికి కూడా అంతే ఇంపార్టెంట్ మనం ప్రతి మనం మాట్లాడే ప్రతి మాటలో ఇంగ్లీష్ పదం అన్నది ఉపయోగపడుతుంది అలానే మన సంస్కృతంలో మన సంస్కృత పదం మన తెలుగు పదం కూడా మనం అలానే ఉపయోగించాలి ఇప్పుడు మన పిల్లలు స్కూల్ పిల్లలు ఉండేసరికి వాళ్ళ తెలుగు చదవడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు వాళ్లు పెరిగేకొద్ది తెలుగు అనేది మర్చిపోతే ఎలాగా అందుకని ఈ సంస్కృతం లేదా ఇంగ్లీష్ కానీ ఎలాంటి భాషలు అయినా సరే నేర్చుకోవచ్చు కానీ తెలుగు మాత్రం మనం మదర్ టంగ్ కాబట్టి మన భాష కాబట్టి అది మాత్రం ముందు నేర్చుకోవాలి అది అది పర్ఫెక్టుగా వచ్చేంతవరకు మనం ఏ భాషా నేర్చుకోవడానికి అవ్వదు ఎందుకంటే అది పర్ఫెక్ట్గా వస్తేనే మనం ఏదైనా భాష నేర్చుకోవడానికి వీలుంటుంది